ఈ మధ్యకాలంలో తెలుగు అనేది చాలా కనుమరుగైపోతుంది ఎక్కడో కొంత మంది తెలుగు భాషని మాట్లాడుతున్నారు కొంతమంది ఎక్ వేరే వేరే భాషల్లో మాట్లాడుతున్నారు మనము ఎప్పుడో చిన్నప్పుడు చూసుంటాము తెలుగు సబ్జెక్టు ఉండేది ఈ యొక్క మధ్యకాలంలో తెలుగు సబ్జెక్ట్ అనేది కూడా లేదు కొంతమందికి కానీ ఈ సోషల్ మీడియా వాటిలో చూసుకుంటే సోషల్ మీడియాలో తెలుగు అన్నది అక్కడక్కడ ఉపయోగిస్తూ ఉంటారు మనకి ఈ సోషల్ మీడియాలో చాలామందికి దాన్ని ఉపయోగించడం రాదు ఈ ఫోన్లో వాటిల్లో మనము దాన్ని టైప్ చేయలేము తెలుగు భాషని కానీ మనంకి అది వాయిస్ ఫోన్ అనేది ఒకటుంటుంది దాని ద్వారా మనము తెలుగులో చాలా మంది దాని టైప్ చేయలేరు తెలుగు భాష చాలా వరకు రాదు ఎవరికో ఎందుకు నాక్కూడా రాదు కానీ మనం ఆ వాయిస్ మెసేజ్ వల్ల మనము తెలుగులో చెప్పాలనుకున్నది చెప్తే దాంట్లో వచ్చేస్తుంది తెలుగు ఎలా ఉంటుంది అంటే మనం మాట్లాడేది ప్రొనౌన్షియేషన్ అంతా దాంట్లో వచ్చేస్తుంది అన్నమాట అలానే ఈ సోషల్ మీడియాలో మనం ఇబ్బంది పడుతున్నారు నాలాగే చాలామంది వాళ్ళకి తెలుగు మాట్లాడడం కొంత కొంత వచ్చు కానీ అసలు భాష రాయడం రాదు కొంతమందికసల తెలుగు భాష ఎలా ఉంటుంది ఇప్పటికీ తెలియదు వాళ్ళకి ఈ సోషల్ మీడియాలో మనకి లాంగ్వేజెస్ సెలెక్ట్ చేసుకునేది ఉంటుంది దాంట్లోనే మనం తెలుగు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఆటోమేటిక్గా అక్షరాలు అచ్చులు అవన్నీ పడిపోతాయి దాంట్లోనే మనం మాట్లాడే ప్రతి ఒక్క మాట దాంట్లో ఆ వాయిస్ మెసేజ్ దాంట్లో వచ్చేస్తుంది మనం ఇప్పుడు ఏదైనా నేను కూరగాయలు కొనాలనుకుంటున్నాను అనేది దాంట్లో ప్రెస్ చేసి పట్టుకుంటే కూరగాయలు కొనాలనుకునేదాన్నని పడిపోతుంది తెలుగులోని అలా నాకనే కాదు చాలామంది ముసలి వాళ్ళు వాళ్ళకస్సలు ఫోన్ యూస్ చేయడం కూడా రాదు వాళ్ళు ఈ గూగుల్ యూట్యూబ్ వీటిల్ని చూడాలనుకున్నప్పుడు లాంగ్ బటన్ ప్రెస్ చేస్తే వాళ్ళు తెలుగులో మాట్లాడాలనుకున్నది మాట్లాడిస్తే అది రికార్డు అయితే వాట్ వాళ్ళు మాట్లాడాలి వాళ్ళు చూడాలనుకున్నదేంటో దాంట్లో వచ్చేస్తుంది వాళ్ళ అది చూసుకుంటారు వాళ్ళ అది మాట్లాడుకుంటారు అలా ఈ సోషల్ మీడియా అనేది మనకు తెలుగు ఉపయోగపడుతుంది